ప్రతి ఒక స్కూల్లో ఏంటంటే సోషలు తెలుగు ఇంగ్లీషు సైన్స్ అలాగే మ్యాక్స్ ఇలాగ వివిధ రకాల సబ్జెక్ట్లైతే బోధిస్తున్నారు అలాగే టీచర్లు కూడా దగ్గర దగ్గర బిఈడి గానీ పీజీ గానీ చేసిన వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు కో స్కూళ్లలో కూడా తీసుకుంటున్నారు వాళ్ళని అలాగే ఇంకా ఏంటంటే బాగా చదువుకున్న వాళ్లని అలాగే బాగా మాట్లాడే వాళ్ళని పిల్లలతో బాగా ఉండే వాళ్ళని ఎలా అయితే పిల్లల్ని బాగా చూసుకుంటున్నారో అలాగే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వర్కులు చే చేస్తున్నారా చేయట్లేదా ప్రతి ఒక్క బాధ్యతని వాళ్ళు తీసుకునేటట్లు చేస్తున్నారు అలాగా ప్రతి ఒక్క టీచర్లు లోని ప్రతి ఒక్క పిల్లలతో మంచిగా ఉండేటట్టు చూసుకుంటున్నారు అలాగే ఉంటున్నారు కూడా